శుభలేఖ అనే పాట ఇళయరాజా సంగీత ప్రతిభకు అద్భుతమైన ఉదాహరణ ఈ పాటలో ఇళయరాజా స్వరపరిచిన స్వరాలు హృదయాన్ని తాకేలా ఉంటాయి పాటను మొదటిసారి విన్నవారు కూడా వెంటనే ప్రేమించిస్తారు ఈ పాట విన్నాక ప్రేమలో ఉన్నవారి భావాలను ఈ పాట అద్భుతంగా ప్రతిరేపిస్తుంది ఎస్పి బాలసుబ్రమణ్యం గారి స్వరం పాటలో ప్రాణం పోస్తుంది ఎస్ జానకీ గారి స్వరం పాటకు అదనపు అందాన్ని అందించింది పాల్ పాట మెలోడియస్గా ఉండడంతో ఏ కాలంలోనైనా ఇష్టపడతారు ఈ పాట శుభలేఖ సినిమా కథనానికి కీలకం ఇళయరాజా పాటను సంగీత పా ప్రామ్ ప్రాముఖ్యతను ఉన్న రాగాల్లో స్వరపరించారు మధ్యలో కనిపించే వాయిద్యాలు హృదయల్ని తాకుతాయి రెండవ చరణం ఆలాపన వినసొంపుగా ఉంటుంది ఇళయరాజా మ్యూజికల్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు ఏదైనా తరం విన్న ఈ పాట ఇష్టపడేలా ఉంటుంది ఈ పాట సినిమాలో పాటు దృశ్య కావ్యాల్లా ఉంటుంది ఈ పాట ప్రేమికుల భావాన్ని మధురంగా ప్రదర్శిస్తుంది ఈ పాటకు మనం ఎన్నిసార్లైనా విన్న కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది ఈ పాట ప్రారంభం నుంచే మనకు మన మనసు హద్దుకు హత్తుకుంటుంది ఈ పాటలో ప్రతి భాగం మ్యాజెస్టిక్గా ఉంటుంది ఈ సంగీత ప్రవాహం శ్రోతలను మత్తెక్కిస్తుంది ఈ పాటలో ప్రతిభాగం చాలా వినసొంపుగా ఉంటుంది ఈ పాటలో ప్రతి పదం కూడా అర్థవంతంగా ఉంటుంది ఈ పాటలు ఎస్ జానకి గారి గుంతు పాటలు ప్రత్యేకత తీసుకువచ్చింది పాటలో హార్మోనీ అద్వితీయంగా ఉంటుంది ఈ పాట విజయాన్ని సినిమా హిట్లో భాగంగా చేసింది